హలో నమస్తే అండీ నా పేరు ప్రియా ఓలా ఆటోనా అండీ అవునండి నేనొచ్చి రామానాయుడు కాలనీ నుంచి కాల్ చేస్తున్నాను ఒక ఆటో ఆ బుక్ చేసుకోవాలి ఎక్కడికంటే డిమార్ట్కి వెళ్ళాలి సిటీ బయట ఉండేది కాదండీ ఇక్కడ దగ్గర్లోనే ఉంది మా ఏరియా నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అవునండి మెయిన్లో ఉందే సెంట్రల్ మార్ట్ పక్కన ఆ అక్కడ వెళ్ళాలండి ఆటో అవైలబిలిటీలో ఉందా కొంచెం చెక్ చేసి చెప్తారా ఓకే ఉందా అండి ఆ ఓకే అండీ ఆ నా అడ్రస్ వచ్చేసి రామానాయుడు కాలనీ సెకండ్ మెయిన్ స్ట్రీట్ డోర్ నెంబర్ వచ్చేసి ట్వల్వ్ బార్ ఎయిటి సెవన్ ఆండీ ల్యాండ్ మార్క్ వచ్చేసి పక్కన జెన్ థామస్ స్కూల్ ఉంటుందండి ఆ స్కూల్కి కొంచెం రైట్ సైడ్లోనే ఉంటుంది ఇల్లు డ్రైవర్ నెంబర్ కొంచెం చెప్తారా కొంచెం లేట్ అయితే కాల్ చేసుకుంటాను డ్రైవర్ పేరు గోపీనా ఓకే అండి నంబర్ చెప్తారా ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఏడు ఐదున ఒకసారి చెప్తాను కన్ఫామ్ చేసుకోండి సున్నా ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఏడు ఐదు సరే అండీ బుక్ చేసేయండి బట్ వచ్చేసి ఒక పది నిమిషాల్లో వచ్చేయమని చెప్పండి మేమంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము వచ్చాడంటే కొంచెం రష్ రాకమందే త్వరగా వెళ్ళిపోవాలి డిమార్ట్కి అవునండి త్వరగా చెప్పండి తనకి నేను కూడా కాల్ చేస్తాను లేట్ అయితే ల్యాండ్ మార్క్ చెప్పేయండి జెన్ థామస్ స్కూల్కి రైట్ సైడ్ వస్తుందని చెప్పేయండి తనకి అవునండి నేన్ తనకి డ్రాప్ అయిన వెంటనే ఫోన్ పే చేసేస్తాను సరే అండీ తర్వాత రిటన్ పికప్ కూడా కావాలి వెయిటింగ్ అయితే వద్దు ఇ ఇప్పటికీ డ్రాప్ మాత్రం చాలు తర్వాత మేం థింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత తర్వాత నేను బయట వచ్చాక మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటానండి బుక్ చేసుకుంటానండి అప్పుడు కాల్ చేసినప్పుడు ఎవరు అవైలబిలిటీలో ఉంటారో కొంచెం నాకు చూసి చెప్పండి ప్లీజ్ ఎందుకంటే అన్ని థింగ్స్ తీసుకెళ్తాం కష్టం అవుతుంది చాలాసేపు వెయిట్ చేయలేను బిల్లింగ్ అప్పుడే నేను మీకు కాల్ చేసి బుక్ చేసుకుంటానండి సరే గోపి గారిని కొంచెం త్వరగా వచ్చేయమని చెప్పండి సరే అండి అడ్రస్ ఇంకోసారి చెప్తాను చూడండి రామానాయుడు కాలనీ సెకండ్ మెయిన్ స్ట్రీట్ అండీ ట్వల్వ్ బార్ ఎయిటి సెవెన్ హౌస్ నెంబరు ఓకేనా కొంచెం త్వరగా పంపించండి ఎందుకంటే తర్వాత రష్ అయిపోతే ఇంకా లేట్ అయిపోతుంది సో త్వర త్వరగా వెళ్ళేసి థింగ్స్ తీసుకొనేస్తే మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి బాగుంటుంది ఈ టైంలో ట్రాఫిక్ కూడా ఉంటుంది కొంచెం త్వరగా వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు అందుకని ఓకే అండీ ఓకే అండీ కొంచెం డ్రైవర్కి చెప్పేయండి నేను కూడా తనకి కాల్ చేసి రిమైండ్ చేస్తాను సరేనా ఓకే అండీ థ్యాంక్ యూ అండీ సరే అండీ తనకి మీరు చెప్పేయండి కాల్ చేయండి నేనొక టెన్ మినిట్స్ తర్వాత తనకి కాల్ చేసి చెప్తాను సరే అండీ సరే థ్యాంక్స్ అండీ